నేను గుంటూర్ ఎళ్తుంటే దారిలో పర్సు పోయిందన్నా పర్సులో ఆధార్ కార్డ్ ఉందన్నా అది ఒరిజినల్ అన్నా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాటల్లేదు అన్నా నువ్వన్నా చెప్పన్నా ఏం చేయాలో ఇప్పుడు మీ సేవకెళ్ళి పాత ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని దాని ఫోన్ నెంబర్ లింక్ చేయాలా అలా డౌన్లోడ్ చేయాలా సరే సరే అన్నా రేపు మీ సేవా కెళ్ళి పాత కార్డు జిరాక్స్ ఇచ్చి ఆళ్ళ చేత డౌన్లోడ్ చేయించుకుంటా అన్న